మా తూర్పుగోదావరి జిల్లాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థా ప్రభుత్వం ప్రైవేట్ రంగాలలో కొనసాగుతోంది ప్రభుత్వ రంగాలలో జిల్లాల్లో ఒక జిల్లా ఆసుపత్రి ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వందమంది మంచాలు ఉన్న మూడు హాస్పిటళ్ళు పదిమంది మంచాలు ఉన్న మూడు చిన్న ఆస్పత్రులు ఉన్నాయి ప్రైవేట్ రంగంలో జిల్లాలో అనేక స్పెషలిస్ట్ ఆసుపత్రులు క్లినిక్లు మరియు ఫార్మసీలు ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాలో అందుబాటులో ఉన్న ఆరోగ్య సౌకర్యాలు మరియు సేవలు ఉన్నాయి జిల్లా ఆసుపత్రి అనేది జిల్లాలోని అత్యంత పురోగతి సాధించిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యం ఇది అన్ని రకాల వైద్య సేవలను అందిస్తుంది వీటిలో సర్జరీ ఇంటెన్సీవ్ కేర్ మెడిసిన్ మరియు పిల్లల ఆరోగ్యానికి సరైన వసతులు ఉన్నాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తాయి వీటిలో వైద్య పరీక్షలు ఔషధాలు మరియు సూచనలు ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాలో అనేక హాస్పిటళ్ళు ఉన్నాయి ఇవి నిర్దిష్ట రకాల వైద్య సేవలను అందిస్తాయి వీటిలో స్పెషలిస్ట్ సర్జరీలు మానసిక ఆరోగ్య సంరక్షణ మరియు దంత వైద్య చికిత్స ఉన్నాయి అలాగే జిల్లాలో అనేక క్లినిక్లు ఉన్నాయి ఇవి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తాయి జిల్లాలో అనేక ఫార్మసీలు కూడా ఉన్నాయి ఇవి ఔషధాలను అందిస్తున్నాయి తూర్పుగోదావరి జిల్లాలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ స్థానిక ప్రజల అవసరాలను చాలా వరకు తీరుస్తుంది అయితే కొన్ని ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు మరియు సేవలకు ప్రజలకు సులభంగా చేరుకోవడం కష్టం ఈ ప్రాంతాలలో ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచడానికి మరియు ప్రజలకు ఆరోగ్య సంరక్షణ మరింత అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మరింత మెరుగుపరచడం ఇందులో మెరుగైన వైద్య సదుపాయాలు ఔషధాల మరియు సిబ్బంది కొరత లేకుండా చూడాలి